హలో సార్ నేమ్స్ ఆర్ టైటిల్స్ ఆఫ్ పీపుల్ వైటింగ్ యూసఫ్ రమణమ్మ తులసి లిఖిత కిషోర్ కుమార్ వెంకటాచలపతి చరణ్ బాలాజీ వెంకట్రామయ్య సుబ్బలక్ష్మి సిల్వర్ గోల్డ్ జగదాంబ పద్మావతీ యూసఫ్ షణ్ముఖ్ మోక్షిత్